ఎక్కువ ఈ రోజుల్లో స్క్రీన్స్ చూ చూడడం అనేది ఎక్కువ అయ్యింది ఇప్పుడున్న మొబైల్స్ టీవీల ద్వారా ఆటలు అనేటివి తగ్గించారు చాలా వరకు పిల్లలు ఆటలు ఆడటం అస్సలు ఆటలు అంటే ఏమిటో కూడా తెలియకుండా పోయిందన్నట్టు ఏ ఆట ఎలా ఆడటం అస్సలు ఆటలు అంటే ఏమిటి ఆటలు ఎలా ఆడుకోవడం అనేది అస్సలు మొత్తం పిల్లల్లో కూడా ఆ ఆలోచన అనేది లేకుండా పోయింది ఈ వీటి ద్వారా ఈ మొబైల్స్ అనేటివి వచ్చినాంక మొబైల్స్లలో వీడియోస్ చూడటం టీవీలలో వచ్చే బొమ్మలు చూడటం కార్టూన్స్ చూడటం మొత్తం పిల్లలలో ఆట అనేది ఆడకుండా ఇవి ప్రభావితం అయ్యాయి ఈ ప్రభావం చాలా వరకి పిల్లల్లో ఇప్పటికీ పెరిగిపోయింది ఈ ప్రభావం తగ్గించాలి అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ చిన్న వయసు నుంచే వాళ్ళకి స్క్రీన్కి కొంచెం దూరంగా ఉండ ఉంచడం మొబైల్స్ ఇవ్వకుండా టీవీకి కొంచెం దూరంగా ఉంచడం ఎక్కువగా ఆట బొమ్మలను ఆట వస్తువులను వాళ్ళ ముందట వేయటం ఇలా ఆడాలి అలా ఆ అలా ఆడాలి అని ప్రేరేపించడం ఫ్రెండ్స్తోటి బయటకి పంపించడం బయట ఆటలు ఆడుకోమని చెప్పడం ఇలా ప్రేరేపించడం ద్వారా పిల్లలకి కొంచెం ఆట ఆడాలనే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అనేది కలిగి ఆడుకుంటారు లేదు మన స్క్రీన్స్ మొబైల్స్ ఇవి ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆట అంటే ఏమిటో కూడా తెలియకుండా పోతుంది సో వాటికి దూరంగా ఉంచి పిల్లలని ఎక్కువగా ఈ ఆట ఆటలు ఆడేవిధంగా ప్రేరేపించడం ద్వారా ఎక్కువగా ఆటలు ఆడుతారు వాళ్ళు వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది